సంవత్సరం క్రితం నేను మా ఇంట్లోకి ఒక మంచం తీసుకున్నాను దాని మీదకి ఒక పరుపు కూడా తీసుకున్నాను ఆ పరుపు ఎంతో మెత్తగా ఉంది దానికి ముందు ఉన్న పురుపు చాలా గట్టిగా ఉండేది దాని మీద పడుకోవడం వల్ల నాకు నడుం నొప్పి వచ్చేది కానీ ఇప్పుడు తీసుకున్న ఈ పరుపు మీద నిద్రించడం వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు అది మెత్తమెత్తగా ఎంతో హాయిగా ఉంది దాని లోపల ఉన్న దూది అలాగే స్ప్రింగ్ వల్ల అది చాలా మెత్తగా కిందకు దిగితే అలా ఎగురుతున్నట్టు ఎంతో హాయిగా ఉంది